హలో చీరానారా బట్టల షాపాా అండి అది మీ షాప్లో ఏమేం ఉంటాయండి ఏమేమి ఐటమ్స్ ఉంటాయ ఏమేమి ఉంటాయి మీ షాప్లో ఏమేమి అమ్ముతుంటారు

అవును అదేనండి అందరూ మీ షాప్లో కొన్న వాళ్ళందరూ ఏమంటే అన్ని క్వాలిటీలు బాగుంటాయ అని చెప్తున్నారు మీరేమన్నా తగ్గించి హోల్సేల్ రేట్కేమన్నా ఇవ్వగలుగుతారా

అదే మాది ఫంక్షన్ ఉందండి పెళ్ళి ఉంది మ్యారేజ్ ఉంది దానికి మాకు చాలా మేము ఎక్కువ కొంటాము మ్మ్

సరే అండి వస్తామండి ఆ సరే అండి వస్తాము మేము మాకు కొంచెం రేట్లు తగ్గించి ఇవ్వండి సరేనా

సరే అండి అలాగే అండి